ఏమేమి ఫ్లేవర్స్ ఇచ్చిన నీకు

మీ ఏ ఏ డివిజను మీది ఏ ఏ డివిజన్లో సప్లై చేస్తారు

ఓకే అంటే కస్టమర్స్ ఏమంటున్నారు ఎగ్జాట్లీగా చెప్పండి అంటే ఛేంజ్ చేసే దానితో ఓకే ఏ అవునవును అంతే ఇక్కడ కూడ సేమ్ ఇట్లనే అన్నారు అయితే దాంట్లో కొన్నిఇంగ్రీడియన్స్ కొన్ని క్వాలిటీవి ఛేంజ్ చేస్తున్నాం అండ్ ఇంకోటి మనకు రీసెంట్గా ఫండ్స్ వచ్చినాయి ఇంకొకటి రైస్ చేస్తున్నాం స్టోర్ ఇంకొకటి దాంట్లో అక్కడ నుంచి సప్లై తీసుకోండి నెక్స్ట్ టైమ్ నుంచి కొత్త స్టోర్ కొంచెం విలేజ్ సైడ్ మన హైదరాబాద్ అవుట్కట్స్లో ఓపెన్ అయితుంది ఆ సప్లై మీకు తెలియదు అయితే డైరెక్టుగా అక్కడ కొంచెం వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు మనది కాకపోతే మంచి ఇంగ్రీడియన్స్ వాడుతారు ఒకసారి అది ట్రై చేసి చూడండి మీకు ఇంకా కొంచెం డిస్కౌంట్కు ఇస్తాము ఒకసారి అది చూడండి ఓకే ఓకే అర్ధం చేసుకుంటాను మనది ఇంకోటి ఓపెన్ అవుతుంది ఒక టూ డేస్లో మళ్ళీ నీకు కాల్ చేస్తాను సప్లై స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా కొన్ని న్యూ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసిన మార్కెటింగ్ అవుతుంది కొంచెం పేరు వస్తే మీకు మీకు కూడా మంచిగా సేల్ అవుతుంది డైలీ ఇక వస్తుంది టూ డేస్లో స్టప్లై సప్లై స్టార్ట్ చేస్తాం

సరే సరే